చెప్పండి నేను

నమస్తే అండి అవునండి రాలేదండి అంటే ఇక్కడ మా ఫెస్టివల్స్ ఏంటి ఇక్కడ ఏంటి అంటే తెలుసుకుందామని వచ్చామండి ఆ అవునండి ఇక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది ఫెస్టివల్స్ ఎలా జరుపుకుంటారు అవునండి ఇంకా ఇక్కడ ఫెస్టివల్స్ గురించి అడగాలి అవునండి అవును ఆ విన్నాను కానీ ఎప్పుడూ చూడలేదండి

ఆ పల్లెటూరులో అదీ చేసుకుంటారు అది అని విన్నానండీ

అవునండి అంటే ఫెస్టివల్స్కి ఏ ఫుడ్ వండుతారు అంటే స్పెషల్స్ ఉంటాయి కదా అదే ట్రెడిషనల్ ఫుడ్ అవన్నీ చూసి ఎలా వండుతారో నేర్చుకుని ఇవన్నీ చూడ్డానికి అవునండి విన్నాను ఇంకా అండి అదే తెల్సుకుందామనే వచ్చానండి ఇంకా మీరు చూపిస్తే అవునండి అవునండి

సరేనండి ఓకే అండి